చెప్పండి ఏం కావాలండి ఆ ఆయ్ ఆ సరేనండి మీకు ఫ్రిజ్జి ఆ ఉన్నాయండి డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఇరవై స్యామ్సంగ్ ఉందండి ఎల్జీ ఉందండి ఈ ట్వెంటీ టూ అండి మీకు హరియర్ హయ్యర్ హరియర్లో కూడా ఉందండి ఐయా ఫోలో బాగుంటుందండి డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఏంటంటే టూ ఇయర్స్ వారంటీ అండి ఫ్రిడ్జులు సామ్సంగ్ వచ్చి వన్ ఇయర్ అండి ఎల్జీ వచ్చి వన్ ఇయర్ అండి హయ్యర్ వచ్చి టూ ఇయర్స్ ఆ ఆ ఏసీ ఎల్జీ ఉన్నదండి ఎల్జీ వచ్చి ముఫై ఆరు వేలండీ ప్యానాసోనిక్ ఉన్నదండి ఇది ముప్పై ఆరు ముఫై నాలుగు వేలు పడుతుందండి నెక్స్ట్ వచ్చి లోయెడ్ అండి లోయెడ్ వచ్చి నలభై వేలు పడుతుందండి బ్లూ స్టార్ కూడా ఉందండి సామ్సంగ్ లేదండి బ్లూ స్టార్ ఉందండి బ్లూ స్టార్ వచ్చి ముప్పై ఎనిమిది వేలు పడుతుందండి వాషింగ్ మిషన్ లో చూపిస్ వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ ఏసీ టూ ఇయర్స్ వారంటీ అండి ఏ ఏసీకి ఐనా టూ ఇయర్స్ వారంటీ అండి ఫుల్లుగా డిస్కౌంట్ పోను చెప్తామండి అంటే డిస్కౌంటు కాకుండా కాకుండా డిస్కౌంట్ కలిపే డిస్కౌంట్ తీసేసి చెప్పామండి మీకు ఆ అదే అండి అదే ఎల్జీ అవి మామూలుగా అయితే ముప్పై ఎనిమిది వేలండి రెండు వేలు తీసేసి దా ద దసరా ఆఫరులో ముప్పై ఆరు వేలకొస్తుందండి అలాగే ఆఫర్లు తీసేసి చెప్పామండి ప త్రీ స్టార్ అండి ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ వెళ్లే కొలది ఏంటంటే రేటు పెరుగుతుందండీ మీకు త్రీ స్టార్స్ ఆ త్రీ స్టార్ సరిపోతుందండి ఇంట్లోకే కాబట్టి త్రీ స్టార్ సరిపోతుందండి

ఏంటండి ఆ అవునండి

ఈ వాటిలో టీవీ లోకి ఎల్జీ ప్యానసోనిక్కు స్యామ్సంగ్ ఉన్నది సోనీ లేదండి ఆ అవి రావాలండి లేవండి ప్రస్తుతానికి ఆయ్ అన్ని సైజులు ఉన్నాయండి మొత్తం ఫార్టీ త్రీ ఇంచెస్ స్యామ్సంగ్ ఫార్టీ త్రీ ఇంచెస్ వచ్చి యాభై యాభై వేలండి థర్టీ టూ ఇంచెస్ వచ్చి నలభై రెండు వేలు పదుతుందందండి క్వాలిటీ ఎనలాగ్ డిస్ప్లే అండి చాలా బాగుంటుందండి వన్ ఇన్ ఇన్స్టలేషన్ కి మా ఇన్స్టాలేషన్ చెయ్యడానికి కంపెనీ నుంచి వస్తాడండి ఆ సరేనండి దేనికి సంబంధించింది దానిదే డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుందండి ఆ ఆ వాషింగ్ మిషన్స్ కూడా ఉన్నాయండి వాషింగ్ మిషన్ లో వచ్చి మీకు ఆ స్యామ్సంగ్ ఉన్నదండి ఎల్జీ ఉన్నదండి ఆ వాల్ పూల్ ఉన్నది గోద్రీజ్ ఉంది ప్యానాసోనిక్ కూడా ఉందండి ఆ ఉన్నాయండి సెవెన్ కేజెస్ ఫైవ్ కేజెస్ కూడా ఉన్నాయండి ఆ ఫుల్లీ ఆటోమేటిక్ అండి వాల్ పూలులో మ్యాజిక్ ఆటోమేటిక్ అనేది ప్రస్తుతానికి బాగా వెళ్తుంది ఆ అంటే తక్కువలో వస్తుంది బాగుంటుందని లేదు బాగుండదు అది కావాలంటే ఎల్జీ లో ఉన్నదండి పద్దెనిమిది వేలండి ఫైవ్ కెేజెస్ అండి ఆ ఆ అదే అండి అది తీసుకోండి అన్నిటిలో అన్ని అన్ని తీసుకుంటున్నారు కాబట్టి మీరు రేట్లు చూసే వేస్తాం అండి కంగారు పడకండి తీసుకోండి మీరు మీరు ఏంటంటే మీరు ఏ ఐటమ్ తీసుకున్నా ఒకసారి చెప్తే దాన్ని బట్టి ఏంటంటే మనం ఒకసారి ఆ చూద్దామండి లాస్ట్ నా డిసైడ్ చేద్దామండి రేట్లు ఆ ఆ లేదండి ఆ లేదు ఆ ఓన్లీ ఆ అంతే అండి సరే అండి అయితే ఈ ఇవి అంతేకదండీ ఇంకేమైనా తీసుకుంటారా ఆ పర్లేదు మిక్సీలు లేవండి ఓన్లీ ఏంటంటే టీవీ ఫ్రిడ్జ్ ఏసీ వాషింగ్ మిషన్స్ అవన్నీ ఉన్నాయండి